భారతీయ రవాణా వ్యవస్థ అనేది రోడ్డు రైలు మరియు వాయు జల రవాణాతో కూడిన విస్తారమైన సంక్లిష్టమైన నెట్వర్క్ భారతదేశంలో ప్రధాన రవాణా మార్గం రోడ్డు రవాణా భారతదేశంలో రోడ్లు ఉన్నాయి మరియు వాహన సంఖ్య వేగంగా పెరుగుతుంది అలాగే రైలు రవాణా భారతదేశంలో మరొక ముఖ్యమైన రవాణా విధానం వాయు రవాణా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రవాణా విధానం అయితే ఇది అత్యంత ఖరీదు అయినది భారతదేశంలో నీటి రవాణా ఒక ముఖ్యమైన రవాణా విధానం ముఖ్యంగా వాణిజ్యం మరియు వాణిజ్యం కోసం నౌకయినా జల మార్గాలు ఉన్నాయి భారతీయ రవాణా వ్యవస్థ అనేది అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది వాటిలో రద్దీ భద్రత అగమ్యగోచరత భారతీయ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటితో సహా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు రవాణా వ్యవస్థ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కొత్త రోడ్ల రైల్వేలు మరియు విమానాశ్రయాలలో పెట్టుబడి పెట్టాలి